మేము మా తోటలో వివిధ రకాల మొక్కలు పెంచుతాము పూల మొక్కలు పండ్ల మొక్కలు తీగలు పెంచుతాము మేము బంతిపూల మొక్క మొక్కలు గులాబీ మొక్కలు మల్లె మొక్కలు కనకంబరాల మొక్కలు సన్నజాజి మొక్కలు పెంచుతాము అలాగే మామిడి చెట్లు జామ చెట్టు నిమ్మచెట్టు పచ్చిమిర్చి మొక్కలు టమాటా మొక్కలు అలాగే చిక్కుడు తే చిక్కుడు పాదులు దొండకాయలు మొక్కలు ఆనపకాయ మొక్కలు

బీరకాయ బీరకాయ మొక్కలు పలు రకాల తీగలు పెంచుతాము